ఇది నేను ఈ ఎస్సెల్గ్ ఫోర్ జీరో టూ రూంలో ఉంటున్నానండి నిన్న రాత్రి చెక్ఇన్ చేసాను ఇంతవరకు నీళ్ళు సరిగా రావట్లేదు తాగడానికి మంచినీళ్ళు లేవు ఏసీ పనిచేయట్లేదు ఏసీ ఏది ఆన్ అవుతుందో తెలియట్లేదు లైట్ కూడా సరిగా క్లియర్గా లేదు మీ మేనేజ్మెంట్ సరి చేయిస్తారేమో తెలియదు లైట్ లేనిదే కొంచెం మేము ఏమైనా చూసుకోవాలి కదా

ఫోర్ జీరో టూ అండి ఒకటి వేడినీళ్ళు సరిగా రావట్లేదండి తరువాత తాగడానికి అసలు ఒక చుక్క కూడా మంచి నీళ్ళు ఇక్కడ లేవు లైట్ ఏదీ కూడా సరిగా పని చే అది ఆన్ చేసి తిప్పాను ఇంకేం చేయలా వెలుగుతోందండి లేదండి ఒకటి కూడా ఇవ్వలేదు మరి